మేడం మీరు టీచరేనా మాట్లాడేది మా పాపకు లీవ్ కావాలండి టూ డేస్ ఫంక్షన్ ఉందండి తీసుకెళ్తాం టూ డేస్ లీవ్ ఇవ్వండి సారీ ఫంక్షన్ ఉందండి మా చుట్టాల వాళ్ళది సారీ ఫంక్షన్ ఉందండి టూ డేస్ లీవ్ ఇవ్వండి టూ డేస్ లీవ్ ఇస్తే మేము ఫంక్షన్కి వెళ్ళాక వచ్చి మా పాపని మీ హాస్టల్లో దింపేస్తాం మేడం ఎగ్జామ్స్ ఉన్నాయా అదే కానీ టూ డేస్ ఇవ్వరాదండి మేడం లీవు బాగా తెలిసిన వాళ్ళు మేడం ఫంక్షన్ ఎగ్జామ్స్ ఉన్నాయా మేడం అదే కానీ ఒక టూ డేస్ లు లీవ్ ఇస్తే ఈరోజు పంపివ్వండి రేపు ఈవెనింగ్ లోపు మళ్ళీ మీ ఇంటికి పంపిస్తాం మేడం అడగండి మేడం మరి అడిగితే మరి సార్ ఏం అంటాడో టూ డేస్ మేడం టూ డేసే సరిపోతుంది స మేడం దగ్గర మ మేడం మా అక్క వాళ్ళ బిడ్డ ఫంక్షను మా సొంత అక్క వాళ్ళ బిడ్డ ఫంక్షను సరే సాయంత్రం కల్లా తీసుకొస్తాం మేడం ఇవాళ్ళ పొద్దున్న పంపించండి రేపు సాయంత్రం ఒక ఎగ్జామ్ పోతే మళ్ళీ రాపీయరాదట మేడం సరే మేడం